ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ సమయాన్ని ఈ ఫోన్లు చూడడం టీవీలు చూడడం వీటీతోనే సమయం అంతా గడిపేస్తు ఉంటున్నారు అప్పుడు ఇదివరకు మా కాలంలోనైతే మేము ఎక్కువ బయట ఆడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చే వాళ్ళము మా కాలంలో మేము బడి నుంచి వచ్చి మా ఇంటి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాలకి వెళ్ళి క్రికెట్ ఎక్కువ ఆడుకునేవాళ్ళము అలాగే మా ఆటస్థలం పక్కనే వాలీబాల్ ఆడేవారు పెద్దవాళ్ళు మేము అక్కడికి వెళ్ళి చూసి నేర్చుకొని ఎలా ఆడాలి అనేది నేర్చుకొని మేము అది కూడా ఆడుకునేవాళ్ళం కాబట్టి మంచి మాకు అప్పట్లో ఎటువంటి అనారోగ్యాలు వచ్చేవి కావు మేము చాలా బాగా ఉండే వాళ్ళము అలాగే మంచి ఆరోగ్యంగా ఉండే వాళ్ళము అలాగే కొన్ని చాలా రోగాలకు రోగనిరోధకశక్తిగా అప్పుటి ఆటలు మాకు చ్ బాగా ఉపయోగబడినాయి అలాగే కూడా నాకు స్నేహితులు అనేది ఎక్కువ మేము అలా ఆటలు ఆడేటప్పుడు చాలా చోట్ల నుంచి ఈ యొక్క ఆటలు ఆడడానికి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ మంచి నాకు స్నేహితులయ్యారు ఈ ఆటల వల్ల అలాగే ఇప్పుడు నేను ఈ యొక్క వయసులో మంచి ఆన ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఆ కాలంలో ఆడిన ఆటలు వల్ల నేను ఈ రోజు ఇంత చక్కగా ఉన్నాను కానీ ఈ రోజుల్లో పిల్లలైతే వచ్చిన వెంటనే టీవీలు చూడడం ఈ యొక్కసెల్ఫోన్లు చూడడం లేదంటే ఆ వీడియో గేమ్స్ ఆడడం వల్ల ముఖ్యంగా దెబ్బ తీసేది ఏంటంటే కళ్ళకు చాలా దెబ్బ తీస్తుంది ఆ పరిస్థితులు ఈ రోజు మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకొక్కసారి ఎక్కువ లైటింగ్తో కళ్ళు అన్నీ బాగా కళ్ళకు దగ్గర మొబైల్ పెట్టేసి గేమ్స్ ఆడుతు ఉంటారు పిల్లలు దాని వల్ల కొంతకాలానికి కంటికి సం సంబంధించిన రోగమనేది వస్తుంది దాని నుంచి ఒక దాని నుంచి ఒకటి అలా పెరిగిపోతు ఉంటుంది ఈ యొక్కబయట ఆటలు అనేవి లేకపోవడం వల్ల వాళ్ళు కొంచం బలహీనపడి ఈ యొక్క స్కూళ్ళల్లో కూడా లేజిగా వీళ్ళు ఉంటున్నారు ఎక్కువ బద్దకంగా కూడా ఉంటున్నారు ఎందుకంటే ఆటలు ఆడ్డం వల్ల బద్దకం అనేది ఉండదు ఉత్సాహంగా ఎప్పుడు ఏ విషయంలోనైనా ఏం పని చేయాలన్నా మంచి ఉత్సాహంగా పనిచేస్తాము అది లేకపోవడం వల్ల బయట ఆటలు లేకపోవడం వల్ల చాలా బద్దకంగా ఈ యొక్క ప్రస్తుత పిల్లలు ఉంటున్నారు ఏం పని చెప్పిన అయ్యో బాబోయ్ అమ్మో అనే విధంగా ఈ రోజుల్లో ఉంటున్నారు వాళ్ళు ఇలా ఉండకూడదు అంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు అలాగే మనం చేయాల్సింది ఏంటంటే ముందు మనం మన యొక్క చేసే పనిని ముగించుకొని త్వరగా ఇంటికి వచ్చి మన పిల్లలని దగ్గరలో ఉన్న ఖాళీ స్థలానికి కానీ లేదంటే పార్కులకు కానీ తీసుకెళ్ళి వాళ్ళతో మనం ఆటలు అనేవి ఆడాలి ఎందుకంటే ఈ యొక్క వయసులో చిన్న వయసులో పిల్లలతో మనం ఆడితే వారికి కొంచం అలవాటు అవుతుంది ఈ యొక్క జనరేషన్ వాళ్ళకి అందుకని మనం మన యొక్క పిల్లలని ప్రతిరోజు ఒక ఆటస్థలానికి కానీ పార్కులకు కానీ లేదంటే క్రీడా సంబంధించిన ఏదన్నా ఒక ట్రైనింగ్ దాంట్లో మనం చేర్పిస్తే వాళ్ళ యొక్క భవిష్యత్ చాలా బాగుంటుంది అలాగే మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది దీని వల్ల బయట ఆటలు ఆడడం వల్ల చాలా లాభాలు అనేవి వాళ్ళకి కలుగుతు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనము పిల్లలతో మనం బయటకి వెళ్ళాలి మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో వారిని తీసుకొని వారికి కూడా కొంచం వెళ్ళాలి అని ఆశ ఉంటుంది మనము వచ్చిన వెంటనే మనము కూడా టీవీలకు అతుక్కుపోతున్నాం అలా కాకుండా మనం కూడా ఒక పది రోజులు ఒకటి నెల రోజులు అలవాటు చేస్తే మధ్యమధ్యలో ఒకొక్క రోజు పిల్లలను పంపించి మనం మానేయడం అలాంటివి కట్ట చేస్తూ ఉంటే వాళ్ళకి బాగా అలవాటు అయ్యి ఈ యొక్క ఆటలు అనేది ఆడడం మీద వాళ్ళకి ఇష్టం పుట్టి మనం కొన్ని రోజుల తర్వాత ఆగిపోయిన కానీ వారికి వారే వెళ్ళి ఎక్కడ ఆటలు ఆడితే అక్కడికి వెళ్ళి నించొని ఆ యొక్క ఆటలు నేర్చుకొని వాళ్ళ కూడా ఆడడం అనేది మొదలు పెడుతు ఉంటారు దీని వల్ల వారికి చాలా లాభాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను